హలో మీరు ఇది వండర్లాకి ఏజెంటా అండి మేము ఈ నెక్స్ట్ వీకు వండర్లా పోదాము అనుకుంటున్నామండి మేము ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉంటాం నెక్స్ట్ వీకెండ్ వస్తాం మరి ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తే ఎలా మేము అక్కడికి వస్తే ఎలా

ఓకే ఎక్కువ మందంటే మేము ఒక పది మంది ఉన్నాం ఆ ఆ మేమందరం కొలెజ్ స్టూడెంట్స్మీ

అక్కడ జనరల్గా ఐడి కార్డు లేకుండా ఎంతుంటుందండి టికెట్టు హ ఐడి కార్డ్తోనే మీట్ అవుతాము ఆహా మరి మీరు తీసుకెళ్ళేటప్పుడు ఫుడ్డు అవన్నీ మీరు చూసుకుంటారా మేమేనా అది

ఆహా మరి మేమే వస్తే అక్కడికి ఓకే అండి ఓకే అద ఓకే అండి కానీ మరి మన క్లోత్స్ మీరు ఇస్తారా మేమే తెచ్చుకోవాలా అక్కడ ప్రొవైడ్ చేస్తారా ఓకే ఓకే మళ్ళీ దానికి ఏమైనా డామేజ వస్తే అందులోకి వెళ్ళి కట్ చేసుకుంటారా మీరు ఓకే మేము నెక్స్ట్ వీక్ వస్తామండీ నెక్స్ట్ వీకెండ్ ఓకే ఓకే అండి థాంక్యూ